విజయవాడ అనే పేరు వినగానే మనందరికీ టక్కున గుర్తొచ్చేది దుర్గామాతే కృష్ణా నది తీరాన వెలసిన ఈ అమ్మవారు భక్తులందరూ కోరికలను తీర్చే కొంగు బంగారముగా ప్రసిద్ధిగాంచారు దుర్గామాతను మహిషాసురమర్ధిని అని కూడా అంటారు మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే ఈ అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల్లో పేర్కొనబడింది కలకత్తా చెన్నై నగరాలకు సరిగ్గా నడుమున ఉండే ఈ నగరంలో అమ్మవారు ఆలయం ఉంది అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేలో అతిపెద్ద జంక్షన్ కూడా బెజవాడనే